మాకు ప్రభుత్వం నుంచి వచ్చేసరికి చాలా పథకాలు అనేవి మాకు ప్రయోజకరంగా పొందుతున్నాము అందుట్లో ఏంటంటే అమ్మ ఒడి విద్య దీవెన అనేది మాకు చాలా బాగా వస్తుంది ఏంటంటే ఇది మాకు రాకపోవచ్చు మా కుటుంబం మా యొక్క పిల్లలకు వస్తుంది ఈరోజు ఆ యొక్క విద్యా దీవెన యొక్క అమ్మ ఒడి కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఈరోజు అవి మాకు రావడం బట్టే మా యొక్క పిల్లలను ఉన్నత చదువులు చదివించగలుగుతున్నాము అదేవిధంగా కొన్ని బీటెక్ కంప్లీట్ చేయడానికి మేము ఆ తీసుకునే ఖర్చు చాలా ఉంటుంది కానీ ఈరోజు పూర్తిగా ఫీజుని మొత్తం గవర్నమెంట్ భరించే విధంగా ఈ యొక్క అమ్మ ఒడి విద్య దీవెన పథకాలన్నీ పెట్టారు కాబట్టి దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే చేయూత అనే కార్యక్రమం కూడా చాలా బాగుంది ఏంటంటే ఎంత సంపాదించినా ఈ యొక్క లేనివారు కుటుంబాలు ఏంటంటే ఎప్పుడు ఏవి కొనుక్కోలేని పరిస్థితి ఒక్కసారే ఒక ఆ యొక్క మొత్తం డబ్బును పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం ద్వారా ఈ గృహంలోకి ఏదైనా అవసరమయ్యేది ఏమన్నా కొనుక్కోడానికి చాలా ఉపయోగపడుతుంది దీన్ని మా యొక్క ప్రక్కవారుకు ప్రక్క వ్యక్తులకు కూడా మేము సహాయపడవచ్చు అని చెప్పగలము